పర్యాటకులు ఒకేళ కాని ఆంధ్రప్రదేశ్ కాని వస్తే వాళ్ళు చూడగల్గిన ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్నాయండి మాకిక్కడ కాకినాడ దగ్గర్లో మరా ఫారెస్ట్ అనొక ఫారెస్ట్ ఉంటదన్మాట ఆ ఫారెస్ట్ అనేది మనా అందులోకి వెళ్ళచ్చు మనం ఫారెస్ట్లోకి విజిట్ చేయచ్చు చాలా నీడ్గా మ్యాంగ్రూ ట్రీస్ అన్నీ ఉంటాయన్మాట అక్కడికెళ్తే మనం మొత్తం అక్కడ మళ్ళీ బోట్ రైడింగ్ కూడా ఉంటుంది మన సొంతంగా స్పీడ్ బోట్ డ్రైవింగ్ చేస్కోవచ్చు లేకపోతే అలా కామనా బోట్ డ్రైవింగ్ అని ఉంటుంది సో అది కూడా చేస్కోవచ్చన్నమాట అక్కడికెళ్తే మనం ఇంకా ఇంకేమన్న ఉన్నాయంటే మాకిక్కడ కాకినాడలో బీచ్ ఫేమస్ కాబట్టి ఇక్కడ బీచ్కి వెళ్ళొచ్చు ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంటుంది ఇలాగే వైజాగ్కొచ్చేస్తే వైజాగ్లో బీచ్ ఉంది జూ ఉంది అలాగే సబ్మేరియన్ ఉంది అన్నీ చూడచ్చు ఇంకా రాజమండ్రికొచ్చేస్తే వాట్ రివర్బ్రే ఉంది అక్కడ ఇంకా వాటర్ఫాల్స్ ఉన్నాయ్ తర్వాత గోదారి గుట్టుంది ఇస్కాన్ టెంపుల్ అంటే ఒక కృష్ణుణ్ణి నమ్ముకునే టెంపుల్ కూడా అక్కడ ఉన్నదన్నమాట చాలా మంచిగా ఉంటుంది మాకిక్కడ గుళ్ళు ఎవరికన్నా పర్యాటకులకి మన ట్రెడిషనల్ నచ్చి వాళ్ళు మేమిక్కడ మీ ట్రెడిషనల్ చూడాలి లేకపోతే మీ యొక్క ఆర్ట్ ననేది మేం చూడాలనంటే మన గుడులొ ఒకటే చూపించొచ్చండి మన గుళ్ళనేవి ఎంత బాగుంటాయో అక్కడ తెలుస్తుంది వాళ్ళకి అంటే మన ట్రెడిషనల్ ఏంటి అవన్నీ కూడా అక్కడ తెలుస్తుంటాయన్మాట మనకి అసలు మన ట్రెడిషనల్ ఏంటి మన సాంప్రదాయాలేంటి మన కట్టుబాట్లు ఏంటి అయన్నీ ఒక్క గుడులు చూస్తే సరిపోతది ఎందుకంటే ఫర్ ఎగ్సాంపుల్ తిరుపతి గుళ్ళోనే చూస్కోండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అక్కడెప్పుడు రద్దీగానే ఉంటది ఎప్పుడు మన జనాలు వెళ్తూనే ఉంటారు అక్కడికి అంత మహిమగల టెంపుల్ అదొక్కటి చూపించొచ్చు అలాగే ఇంకా ఫ్యామస్ ఇంకా ఆక్విటీ ప్లేసెస్ గట్రా ఇంకా చాలా ఉన్నాయ్ ఇప్పుడు లంబసింగి ఉంది ఈ సీజన్లో ఈ వింటర్ సీజన్లో లంబసింగనేది చాలా బాగుంటది అరుకు ఉంది అరుకు వ్యాలీ నిజంగా అరుకు ఎంత బాగుంటుందండి ఈ శీతాకాలం వర్షాకాలం వర్షాకాలం శీతాకాలంలో లంబసింగి అరుకు ఈ రెండు సీజన్స్లో కంపల్సరీగా చూడాలన్మాట ఎంత బాగుంటదో కదండి అదంతా ఎంత మంచిగా ఉంటదో ఆ సీజన్స్లో మన చూడ అవీ మనం మన దేశంలోన ప్ర మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రకృతి అందాలన్మాట అవీ